పశ్చిమ గోదావరి జిల్లా భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది రాష్ట్రంలో మొత్తం జిల్లాలతో అతి పెద్దది జిల్లా వాతావరణం ఉష్ణ మండలం మరియు పొడిగా ఉంటుంది వేసవిలో ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు సెల్సియస్ వరకు చేరుకోవచ్చు శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చు జిల్లాలో అప్పుడప్పుడు వేడి గాలులు కూడా ఉంటాయి జిల్లాలోని వాతావరణం ప్రజల రోజూ వారి జీవితాలకు అనుగుణంగా అను మననీయంగా ప్రభావితం చేస్తుంది వేసవిలో ప్రజలు తమ ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతారు మరియు శీతాకాలంలో వారు బయటికీ ఎక్కువ సమయం గడుపుతారు వర్షాకాలంలో ప్రజలు తమ పనులను వాయిదా వేయ్యవచ్చు లేదా వాటిని మార్చవచ్చు గత సం కొన్ని సంవత్సరాలలో జిల్లాలలో వాతావరణం మారుతూ ఉంది వేసవి వేడిగా మరియు పొడిగా ఉన్నాయి మరియు శీతాకాలం చల్లగా ఉన్నాయి వర్షాకాలంలో వర్షపాతంగాడా గణనీయంగా పెరిగింది ఈ వాతావరణ మార్పులు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి ప్రజలు తమ ఇళ్ళను బలోపేతం చెయ్యడం వారి పంటలను రక్షించుకోవడం మరియు వర్షాకాలంలో వారి పనులను ప్రణాళికా బద్ధంగా నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని వాతావరణ ప్రజల రోజు వారి జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది వాతావరణ మార్పులు ప్రజల జీవితాలను మరింత ప్రభావితం చేస్తాయని అంచనా ప్రజలు వాతావరణ మార్పులకు తగినట్లుగా అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవడం ముఖ్యం